నాలో నాకు నచ్చిన బలం నా హార్డ్వర్క్ నా హార్డ్వర్క్ అంటే నాకు ఎక్కువ ఇష్టపడ్తాను చెప్పాలంటే ఇది నాలో ఉన్న అతి పెద్ద బలం అని చెప్పగలను ఎక్కువగా కష్టపడ్తాను కష్టాన్ని ఇష్టపడ్తాను అందుకే నేను ప్రతి విషయంలో కూడా స్ట్రాంగ్గా ఉంటాను బలంగా ఉంటాను అదేవిధంగా నేను చెప్పాలంటే నాకు కుటుంబం నాకు బలహీనత అని చెప్పగలను వాళ్ళ కోసం ఏమైనా త్యాగం చేస్తాను వాళ్ళ కోసం ఏమైనా సరే చేస్తాను అందుకే నా కుటుంబం నా బలహీనతలు నా బలం అంటే నా అటిట్యూడ్ నా హార్డ్వర్క్ నా ఆలోచన విధానం నా స్ట్రెంత్ ఇవి అన్నీ కూడా నా బలం నా కుటుంబ మాత్రం నా బలహీనతను చాలా గట్టిగా చెప్పగలను